హలో ఎవరు అమ్మా ఫోన్ చేసింది ఆ చెప్పండి మేడం మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి ఆ చెప్పండి మేడం ఆ మేడం చెప్పండి ఓ అవునా మేడం ఆంధ్రప్రదేశ్ లో అయితే చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి మేడం ఎక్కువగా దేవుడివి ప్రదేశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి టెంపుల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ఆ మనం మీరు ఏదైనా ఇప్పుడు వెకేట్ చేయాలి అని అనుకుంటే హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ట్రైన్లో కూడా మీకు ఏసీ కూడా అందుబాటులోనే ఉంటుంది అదేవిధంగా ఎక్కువగా అయితే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఎక్కువగా గుర్తి ఎక్కువగా గుర్తింపు పొందిన ఏదైనా దేవాలయం ఉంది అంటే అది తిరుపతి తిరుపతి చాలా మంచిది చెట్లు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు వెళ్ళటానికి రావటానికి అన్ని సౌకర్యాలు కలిగి ఉంటాయి అదేవిధంగా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది మీరు విజిట్ చేయడానికి అక్కడ కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయి ఇంకా వైజాగ్లో సింహాచలం ఉంటుంది అరకు ఉంటుంది అరకు కూడ విసిట్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఆ ప్లేస్ కూడా చాలా బాగా నచ్చుతుంది ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి అవుతుంది విజయనగరంలో అయితే ఏంటి మేడం చెప్పండి అర్థంకాలేదు మేడం వినిపించటం లేదు ఒక్కసారి గట్టిగా చెప్పగలరా సీజన్ అయితే మాత్రం సమ్మర్లో బాగుంటుంది మేడం ఖర్చులు అది మీరు ఖర్చుపెట్టే విధానంబట్టి ఉంటుంది మేడం అది మేము చెప్పలేము మీకు ఎప్పుడైనా సరే దూరం నుంచి దగ్గరికి వెళ్తే బాగుంటుంది మేడం మీరు మళ్ళీ మీ స్టేట్కి వెళ్ళడానికి ఏది దగ్గరలో ఉంటుందో దానికి ఏది దూరంలో ఉంటుందో చూసుకొని వెళ్తే బాగుంటుంది తిరుపతి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఆ పర్వాలేదు మేడం మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే చెప్పండి నాకు